కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో మా కుటుంబంలో పరిస్థితి చాలా కష్టంగా ఉండేది ఆర్థికంగా కొంత ప్రభావితం అయ్యాం అయితే మేము జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ రాలేదు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపి అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము మాస్కు శానిటైజర్లు ప్రతిరోజు తీసుకున్నాము చేతులు తరచుగా కడుక్కున్నాము ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాము ప్రతిరోజు పండ్లు గుడ్లు కూరగాయలు తీసుకున్నాము వ్యాక్సినేషన్ పూర్తిగా చేయించుకున్నాం మానసికంగా స్థిరంగా ఉండటానికి ధ్యానం యోగా ఇలాంటివి చాలా చేశాము ఈ జాగ్రత్తల వల్ల మా కుటుంబం కోవిడ్ నైన్టీన్ నుంచి రక్షించబడింది